నాకు ఇష్టమైన తెలుగు పదాలు పదబంధాలు చాలా ఉన్నాయి కానీ వాటిలో కొన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను దాంట్లో ఒకటి బాగా ఇష్టమైంది అమృతం అనే పదం ఎందుకంటే ఈ పదం యొక్క అర్థం ఏంటంటే అమరత్వం యొక్క పానీయం ఇది చాలా అందంగా మరియు శక్తివంతమైనదిగా అనిపిస్తుంది ఇంకొక బాగా ఇష్టమైన పదం ఆనందం ఈ పదం యొక్క అర్థం ఆనందం ఇది చాలా సానుకూలంగా మరియు ఉల్లాసభరితంగా భావోద్వేగంగా వ్యక్తపరుస్తుంది భావాన్ని బాగా వ్యక్తపరుస్తుంది ఇంకొకటి ప్రేమ ఈ ప్రేమ అనే పద యొక్క అర్థం ప్రేమ ఇది ఒక శక్తివంతమైంది అది సార్వత్రిక భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తుంది ప్రేమ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి మీద ఉన్న ఇష్టాన్ని చాలా బాగా చూపించడానికి ఆ పదం బాగా ఉపయోగపడుతుంది ఇంకొక పదం మాతృభూమి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే మాతృదేశం ఇది చాలా ముఖ్యమైంది ఎందుకంటే మన మాతృదేశం మాతృభూమి అని చెప్పుకోడానికి మనం చాలా గర్వపడతాం కాబట్టి ఈ పదం చాలా ముఖ్యమైన భావనగా మనకు ఉంటుంది ఇంకొక ఇష్టమైన పదం ఏంటంటే తెలుగు ఈ తెలుగు అనే పదం యొక్క అర్థం ఏమిటంటే తెలుగు భాష మరియు నా భాష వారసత్వాన్ని గుర్తు చేస్తుంది ఈ తెలుగు భాష అనే పదాన్ని మనం వాడగానే మన భాష ఏంటి మన వారసత్వం ఏంటి అసలు మన పుట్టి పెరిగింది ఎక్కడ అనే దానిని గుర్తు చేయడానికే బాగా ఉపయోగపడుతుంది తెలుగు నా మాతృభాష కాదు కానీ నేను దాన్ని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది నేను ఈ భాష యొక్క అందం సంక్లిష్టత మరియు చరిత్రను అభినందిస్తున్నాను తెలుగు మాట్లాడేవారితో బాగా మాట్లాడుతా నేర్చుకోవాలి మరియు ఈ భాషలో సాహిత్యాన్ని చదవగలగడం మరియు రాయగలగడం నాకు చాలా గర్వంగా ఉంటుంది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గల కొన్ని కారణాలు ఏంటంటే చరిత్ర మొదటిగా చరిత్ర తెలుగు భాషకు రెండు వేలు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఇది చాలా సాహిత్యం సంగీతం కలను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది రెండోది ఏంటంటే వైవిధ్యం తెలుగు భాష భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే వంద మిలియన్లకు పైగా ప్రజలకు మాతృభాష ఇంకొక కారణం ఏమిటంటే సంక్లిష్టత తెలుగు భాష చాలా సంక్లిష్టమైన వ్యాకరణం మరియు ఇది పదజాలం కలిగి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అందం తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది వ్యక్తపరచడానికి మన భావాన్ని వ్యక్తపరచడానికి చాలా బాగా తెలుగు భాష ఉపయోగపడుతుంది నేన్ తెలుగు భాషను నేర్చుకోవడానికే కొనసాగించడానికే దీని గొప్పతనాన్ని ఇతరులతో పంచడానికే చాలా బాగా ఎదురు చూస్తూ ఉంటాను ఎప్పుడూ కూడా